భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని నృత్య శైలులు అనగా భరతనాట్యం కథాకళి కూచిపూడి వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి అయితే భరతనాట్యం అనేది మొదటి స్థానంలో ఉంటుంది ఎక్కువగా భరతనాట్యం కూచిపూడి ఎక్కువగా నాట్యం చేస్తూ ఉంటారు వీటిని ఎక్కువమంది కళాకారులు స్టేజ్ల మీద ప్రదర్శిస్తూ ఉంటారు విజయనగరంలో కూడా గురజాడ కళాక్షేత్రంలో ఈ భరతనాట్యం కూచిపూడి వంటి కళలను ఇప్పటికీ కూడా నేర్పుతున్నారు